హలో

హలో హలో ఆ హలో చెప్పండి అదేనండి రిపోర్ట్సే కదా ఆ ఆదేనండి బాగానే వచ్చింది కాకపోతే కొంచెం మీకు షుగర్ ఎక్కువగా ఉంది మీరూ డైటింగ్ అది చేస్తూ ఉండాలి ఇంక మెడిసిన్ అవికూడా రాసి ఇస్తాను మీకు కొంచెం మార్నింగ్ వాక్ అది వెళ్ళి షుగర్ అది లేకుండా ఉన్నవి తిని మీరు ఆ మెడిసిన్ అవి వేసుకుంటూ ఉంటే మీకు తగ్గుతుంది మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారూ ఇక్కడ హాస్పిటల్కి అ ఆ సరేనమ్మా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీరు చెకప్ చేయించుకుంటారు కదా అప్పుడు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ చూసి చెప్తాను మీకు ఈలోపు మీరు ఏంచేస్తారంటే ఆ చక్కెర ఉన్న పదార్ధాలు అవి తినకుండా కొంచం డైటింగ్ అనేది చేస్తూ ఉండండి ఇప్పుడు మీకు ఎలాగ ఉంది మీకు ఎలాగ ఉంది ఇప్పుడు మరీ ఆ ఆ ఓకే అయితే మరీ సరిగ్గా ఫాలో అవ్వండి మీకు అన్ని నేను రాసి ఇస్తాను సరేనా ఆ ఓకే